హలో హలో హోటల్ మేనేజమెంట్ మేము స్టూడెంట్స్మి అండి ఒక త్రీ డేస్ స్టే చేయడానికి వస్తున్నామండి హోటల్లో వన్ పర్సన్కి ఎంత పడుతుందండి స్టూడెంట్స్ అండి డిస్కౌంట్ ఏమైనా ఉన్నాయా అండి

రూమ్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా అండి అంతా ఓకేనా

రూమ్ రూమ్కి ఎంత మంది అండి మామూలుగా టూ పర్సన్స్ అలాగే త్రీ డేస్కి ఎంత అవుతుందండి

ఓకే అండి మేము మేము బుక్ చేసుకోవాలి అనుకుంటున్నాము రూము మాకు బుక్ చేస్తారా

ఇంకా నెక్స్ట్ వీక్ అలా వస్తామండి మళ్ళీ ఇప్పుడే